మన హైదరాబాద్ జిల్లాలోని ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది మన తెలంగాణ మన తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది ఇప్పుడు ఎలాంటి రోగాలకు అయినా సరే అయినటువంటి అయినా మంచి మందులు ఇవ్వడం జరుగుతుంది చాలా త్వరగా త్వరగా కోలుకునేలాగా వాళ్ళు చాలా అద్భుతంగా ట్రీట్ చేయడం జరుగుతుంది రోగస్తులను ఇంకా మన తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ విషయానికి వస్తే గవర్నమెంట్లో అనేది మనం ఉచితంగా చేసుకోవచ్చు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా సరే మందులకు ఒక్కప్పుడు చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు కొంచెం మెరుగుపరిచారు ఇంక ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే మాత్రం చాలా ఎక్స్రేలు అని అది అని ఎక్స్రేలు అని సిటీ స్కాన్ అని ఇలా అన్నింటికి డబ్బులు చాలా ఎక్కువ లాక్కుంటున్నారు లాగుతున్నారు అలా అలా అని పేదవాళ్ళు కొంతమంది పెట్టలేరు ఉన్న ఉన్న ఉన్నతాధికారులు అయితే నేమో పెట్టగలరు పేదవాళ్ళు ఎక్కడ నుంచి తీసుకువస్తారు పెట్టలేరు అలా వాళ్ళ కోసం ఈ ప్రభుత్వ ఆసుపత్రులు చాలా ఉపయోగపడుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి చిన్న దానికి కూడా చాలా ఎక్కువ అమౌంట్ పెద్ద అమౌంట్ ఏ చిన్న చిన్న ప్రాబ్లెమ్ వచ్చినా కూడా వాళ్ళు అప్పుడే వెంబడే ఇక్కడ అడ్మిట్ అయిపోవాలని చెప్పడం జరుగుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం డాక్టర్స్ ఏమి బెటర్ ఉంటుంది ప్రైవేట్లో కూడా బాగా చూస్తారు కానీ అక్కడ ఏంటంటే డబ్బు ప్రాబ్లెమ్ డబ్బులు ఎక్కువ తీసుకుంటు ఉంటారు మన గవర్నమెంట్లో ఫ్రీ ఉంటుంది ఏదైనా మనకు అత్యవసరంగా ఉంటే మందులు మాత్రమే బయట నుండి తీసుకురావడం జరుగుతుంది ఈ మధ్య కొత్తగా బెడ్ క్యాంప్లని ఇలా కూడా పెట్టడం జరుగుతుంది ఎవరికి రక్త రక్త ప్రసరణ ఎవరికి అవసరం వచ్చిన కానీ అంత తొందరగా అందుబాటులో ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఆ లొకేషన్ ద్వారా వెళ్ళి ఆ యొక్క ఏ గ్రూప్ యొక్క రక్తం కావాలో అది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు డోనర్స్ కూడా చాలా ఎక్కువ అయ్యారు చాలా అభివృద్ధి చెంది చెందింది చెందింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలు ఎన్నో తీసుకొని వస్తుంది కోవిడ్కి ముందు చాలా తక్కువ హాస్పిటల్లు ఉండేవి ట్రీట్మెంట్లు కూడా చాలా తక్కువ ఉంటు ఉండే ఇప్పుడు రకరకాల రోగాలు వస్తున్నాయి అలానే కోవిడ్ వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆస్పత్రులని ఏర్పరిచారు ఒక్కక్క ఆసుపత్రిలో కూడా వందల వందల కొద్దీ బెడ్లను ఏర్పాటు చేసారు ఎవరికి ఎలాంటి ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకునేలాగా చేసారు చాలా చాలా అభి చాలా అభివృద్ధి చెందిన డాక్టర్లను కూడా పెట్టారు ఎంతో వాళ్ళకి ఎం ఆ డాక్టర్లకు ఎన్నో కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొ స్కిల్స్ అన్నీ కూడా చూపించే విధంగా పెట్టారు ఇప్పుడు ఆ డాక్టర్స్ అందరు కూడా చాలా అభివృద్ధి వాళ్ళు నాలుగు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల క్రితం నుంచి పని చేస్తున్నారు వాళ్ళు డాక్టర్లను వాళ్ళు ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారు వాళ్ళకు అంతా దాని పైన ఒక పరిజ్ఞానం అనేది పెరుగుకుంటు వస్తుంది దానిపైన ఒక చికిత్స పైన అనేది వాళ్ళకు పరిజ్ఞానం చెంది పెరుగుకుంటు వస్తుంది అలా వాళ్ళు బాగా ట్రీట్ చేస్తారు ఇంకోటి మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం బయట నుంచి కూడా తీసుకొని వచ్చి కొంచెం అభివృద్ధి చెందించి చెందించారు మన తెలంగాణ ప్రభుత్వం మన హైదరాబాద్లో ఇప్పటికి చాలా హాస్పిటల్లు రూపొందిం పెంపొందించారు ఇప్పటి ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నారు కానీ ఇది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఏంటంటే డబ్బులు ఎక్కువ లాగేస్తున్నారు ఇది ఒకటి కొంచెం తగ్గించేలాగా ఉంటే బాగుంటుంది అప్పుడు అందరు కూడా ప్రైవేట్ హాస్పిటల్కు కూడా వచ్చేస్తారు గవర్నమెంట్ పోరు గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఉండడంతో అక్కడికి వెళ్తున్నారు కానీ చికిత్స సరిగ్గా అంద అందడం లేదు సరిగ్గా అందడం లేదు అందుకనే ప్రైవేట్కి వెళ్తున్నాం కానీ అక్కడ డబ్బులు ఏమో డబ్బులు సరిపోవడం లేదు ఇలా ఇబ్బందిగా ఉంది అందుకని ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజ్లు అనేవి కొంచెం తక్కువగా ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది